నమస్తే అండి నేను గణపవరంనించి చిరుని మాట్లాడుతున్నాను భీమవరం సుప్రభాత్ రెస్టారెంటేనా అండి అదేనండి ఇలాగా నిన్న ఆర్డర్ ఇచ్చాం కదండీ ఈరోజు ఈవినింగ్కి అదేనండి ఒక అరవై పార్సల్కి ఆర్డర్ ఇచ్చాం కదండీ ఆ చేప్పినట్లు కొన్ని ఐటమ్స్ రాలేదండి ఆ చూశాను మొత్తం అన్ని చెక్ చేస్తే కొన్ని ఐటమ్స్ రాలేదు మామూలుగా అవ్వలేదా ఏంటండీ ఆ నిన్న ఇచ్చాం కదండి మేము ఒక మేము మెనూ ఇచ్చాం కదండీ ఆ మేమిచ్చిన మెనూ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఐటమ్స్ అనేవి కొన్ని రాలేదండి కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి అదే ఎందుకు మిస్ అయినాయండి కుదరలేదా మీకు రాకపోతే ఎక్కడైనా ఏదన్న పొరపాటు జరిగిందా అదే అండి మా వాళ్ళు మొత్తం చెక్ చేసిండు ఒకటికి రెండుసార్లు చెక్ చేశారండి ఇక్కడ అసలు ఇక్కడెక్కడ లేవండి ఐటమ్స్ అనేవి ఎక్కడా లేవు అదే ఎలా మిస్ అవుతాయండి ఒకసారి మీరే చూడండి మాకైతే ఇక్కడ ఏమి రాలేదండి మరి డెలివరీ బాయ్ మీరొకసారి కాంటాక్ట్ అవుతారో లేదో చూడండి మరి అదే అండి ఇక్కడ మరి మాకు ఐటమ్స్ రాలేదండి మే ఇచ్చిన మెనూ ప్రకారం చూసుకుంటే కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి మరా డెలివరీ బాయ్ ప్ర తెచ్చిన్ కాబట్టి మరా డెలివరీ బాయ్ని కాంటాక్ట్ చేస్తారా లేకపోతే మీకా అక్కడ పార్సల్ చేసినప్పుడు ఏమన్నా కొద్దీ పొరపాటు జరిగిందో చూసుకొని మరి ఏంటన్నది నాకు ఇంటిమేట్ చేస్తారా అంటే మరిప్పుడు మాకు ఈవెనింగ్ ఫంక్షన్ ఉంది కదండీ దానికోసమే కదా ఆర్డర్ చేశాము ఆ చూడండి త్వరగా ఏంటన్నది చూసి నాకు కొద్దిగా త్వరగా చెప్తే నేను కొద్దిగా చూసుకోవాలి కదా అడ్జస్ట్ చేసుకోవాలి కదండీ ఆ చూసి ఏంటన్నది నాకు మళ్ళీ వెంటనే చెప్పి మీరు ఒకవేళ ఏదన్న పొరపాటు జరిగితే దాన్ని వెంటనే సర్దుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం సరేనండి ఉంటా మరి ధన్యవాదాలు త్వరగా ఇంటిమేట్ చేయండి మరి నాకు సరేఅండి అయితే ఉంటా మరి